గుడ్ ఈవినింగ్ మేడం రమ్య ట్రావెల్ ఏజెన్సీ ఏనా అండి మేడం మేము ఇది రాజమండ్రి నుంచి వెళ్ళాలనుకుంటున్నాం మేడం మెడా ఫారెస్ట్ అవన్నీ వెళ్ళాలనుకుంటున్నాం అలాగే బీహార్ అలా ఊర్లు కూడా వెళ్ళాలనుకుంటున్నాము సో ఎంతవుతుంది మేడం మీ ప్యాకేజ్ ఎలా తీసుకుంటున్నారు లేదు మేడం రాజమండ్రే రావాలి మేడం అంటే మేము అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడే ఉన్నారు మేం కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తాము అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కలిసి గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి మేము తీసుకెళ్ళాలి మేడం అవును మేడం మేం ఒక టెన్ మెంబర్స్ వరకు ఉంటాం మేడం టెన్ మెంబర్స్ వరకు ఉంటాం మేడం మేడం ఏసీ మేడం ఉన్నారు మేడం అంటే మా మేడం ట్వంటీయత్ అపాయింట్మెంట్ ఇచ్చారు మేడం ఆ టైం ఆ టైంకి మీ షెడ్యూల్ ఖాళీ ఉంటుందా మేడం ఓకే మేడం ఓకే మేడం ఇది మీకు నా వాట్సాప్ నెంబర్ ఇదే మేడం మీరు హాయ్ అని పెడితే నేను ఓకే మేడం త్యాంక్ యూ